రోజు అంతటిలో అంటే చాలా నీరు అయితే చాలా అవసరం అంటే ఇప్పుడు ప్రతి జీవులకు కానీ ప్రతి మనుషులకు కానీ ప్రతీ ప్రతీ ఒక్క వాటికి అయితే నీరు అవసరం ఇప్పుడు మనుషులు మనుషులు తాగడానికైనా నీరు కావాలి ఇప్పుడు ఇంట్లో ఏవైనా పనులు చేయడానికి బేసన్లు తోమడానికి బట్టలు ఉతకడానికి ఏమైనా చేయడానికి నీరు అవసరము ఇప్పుడు కార్ వాషింగ్ కానివ్వండి బైక్ వాషింగ్ కాని వాషింగ్ కానివ్వండి ఇక్కడ ఇప్పుడు ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాము అలసి పోయామంటే వాటర్ కావాలి ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వాటికి తాగడానికి వండడానికి ప్రతి ఒక్క వాటికైతే నీరు అవసరం అంటే ఇప్పుడు ఏ పనులు కావాలన్నా నీరు అయితే ముఖ్యం ముఖ్యం కాబట్టి ఇప్పుడు నీరు అయితే చాలా సేవించాలి అంటే ఇప్పుడు హెల్త్ బాగుండాలి అంటే ప్రతి జీవుల హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ నీరు కావాలి నీరు లేకుండా అయితే బతకలేము ఏ జీవి అయినా ఏ జీవి కానివ్వండి ఏమైనా కానివ్వండి అంటే ఇప్పుడు జీవి కానివ్వండి జంతువు కానివ్వండి మనిషి మనిషి మనిషి కానివ్వండి ఎవ్వరైనా కానివ్వండి ప్రతీ వాటికి నీరు కావాలి నీరు ఇప్పుడు స్నాన స్నానాలు చేయడానికి కానివ్వండి ఇప్పుడు తాగడానికి ఇప్పుడు వండటానికి బట్టలు ఉతకడానికి బేసన్లు తోమడానికి వాషింగ్కి వాషింగ్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఏదైనా కంస్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్కి కానివ్వండి ఇప్పుడు ఏదైనా సముద్రాలకైనా ఆ సముద్రాలు ఎండిపోకుండా నీరు అయితే కావాలిగా అంటే వానలు పడాలంటే నీరు వానలు వస్తేనేగా నీళ్ళు ఉంటుంది అంటే నీరు అయితే చాలా అవసరం అంటే ఇప్పుడు నీరు తాగడానికి నీళ్ళు ప్రతి ఒక్క దానికి నీరు నీరు నీరు అంటేనే చాలా విలువైనది ఇప్పుడు నీరు లే నీరు లేకుండా చెట్లు ఉండవు చెట్లు లేకపోతే మనం ఉండము నీరు కావాలి నీరు ఉంటేనే చెట్లు చెట్లోకి అంటే నీళ్ళు కావాలి నీళ్ళుంటేనే చెట్లు పెరుగుతాయి పెరుగు చెట్లు ఉంటేనే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనుషులు బ్రతకవచ్చు ఇప్పుడు మనుషులకైనా నీరు కావాలి మనుషులకు నీరు ఆక్సిజన్ తప్పక కావాలి అంటే ఇప్పుడు నీరు ఉంటేనే కదా ప్రతి ఒక్క జీవి అయినా ఎవరైనా బ్రతికేది నీళ్ళు లేకుండా అయితే ఎవ్వరూ ఉండలేరు అంటే ఇప్పుడు ఒక వన్ అయినా ఉండలేరు నీరు లేకుండా మ్యాగ్జిమం ఒక ఫైవ్ అవర్స్ కూడా వాటర్ లేకుండా ఉండలేరు వాటర్ అయితే చాలా చాలా ముఖ్యమైంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానివ్వండి అంటే ఇప్పుడు జంతువులైనా ఎక్కడైనా అడవిలో ఉన్న నీళ్ళు లేకుంటే చచ్చిపోతాయి అంటే ఇప్పుడు ఎక్కడైనా దూరం దూరం ఉన్నాయి అనుకోండి చెరువులోకి కానీ సముద్రాలకి కానివ్వండి ఎక్కడైనా దూరం ఉన్న వాటర్ లేకుండా ఇప్పుడు వాటికి అయితే నీరు కావాలి కదా ఇప్పుడు బట్టలు ఉతకడానికైనా నీరు కావాలి బట్టలు ఇప్పుడు ఇంట్లో ఏమైనా పనులు కావాలి అన్న వాటర్ కావాలి ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా వాషింగ్కి వాటర్ కావాలి ఇప్పుడు ఇంట్లో ఏదైనా పనులు కావాలన్నా వాటర్ కావాలి ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలన్నా వాటర్ కావాలి వాటర్ లేకుంటే కన్స్ట్రక్షన్ చేస్తే బిల్డింగ్ త్వరగా కూలిపోతుంది అంటే వాటర్ లేకపోతే అయితే

తప్పక కావాలి ఏమైనా వండాలంటే వాటర్ కావాలి తప్పక వాటరే కావాల్సింది ఏదైనా ఇంట్లో బట్టలు ఉతకాలి అన్న తప్పక వాటరే కావాలి కన్స్ట్రక్షన్ కావాలన్నా వాటర్ కావాలి ఇప్పుడు ఏ ఇప్పుడు వేరే వేరే పనులు కావాలన్నా వాటర్ లేకుంటే అయితే ఉండలేము కదా అది వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు వాటర్ ఉంటేనే కదా అన్ని పనులు చేసేది ఏమైనా చేసేది వాటర్ ఉండాల్సిందే తప్పక ఉండాల్సిందే వాటర్ ఏ ఇప్పుడు ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాము ఎక్కడైనా వెళ్ళాము ఇప్పుడు కొత్త కొత్తగా ఏమైనా కంస్ట్రక్ట్ చేయాలి ఫ్యాక్టరీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నా వారికైనా కానివ్వండి బయట ఉన్న వాళ్ళకైనా కానివ్వండి తాగడానికైనా నీళ్ళు కావాలి ఏదైనా కట్టడానికైనా నీళ్ళు కావాలి ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా చేస్తున్నా కానీ మనకు వాటర్ కావాలి ఏదైనా పనిలో ఉన్నా మనకు వాటర్ కావాలి వాటర్ వాటర్ లేకుండా అయితే ఉండలేము వాటర్ ఉండాల్సిందే ఫుడ్ ఉండాల్సిందే వాటర్ ఉంటేనే ఇప్పుడు ఏదైనా పని ఇప్పుడు ఇంట్లో పని కానివ్వండి బయట పని కానివ్వండి ఏదైనా పనిలో అవుతుంది ఇప్పుడు ఏదైనా పని కావాలంటే వాటర్ వాటర్ ఉంటేనే ఇప్పుడు ఏదైనా జీవితంలో ఏదైనా ఇప్పుడు డైలీ లోకంలో అందరు ఫస్ట్ అయితే వాటర్ కావాల్సిందే ముందైతే వాటర్ కావాల్సిందే లోకంలో ఏ పని కావాలన్నా వాటర్ లోకంలో ఏ ఎక్కడికి వెళ్ళినా చెరువులు ఉంటాయి సముద్రాలు ఉంటాయి ఏ మూలకైనా చెరువులు సముద్రాలు ఇప్పుడు గంగా ఇవన్నీ వాటర్ ప్లేసెస్ ఇప్పుడు వాటర్ ఉంటేనే ఇప్పుడు ఏదైనా ఉంటుంది ఇప్పుడు చిన్న పని చేయాలి అలసిపోయామంటే వాటర్ కావాల్సిందే ఇప్పుడు అలిసిపోయాము వాటర్ కావాల్సిందే ఎక్కడైనా వెళుతున్నాను వాటర్ కావాల్సిందే ఇప్పుడు నేను ఎక్కడైనా ఆగిపోయాము ఏదైనా ఇబ్బంది ఎదురైంది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అయినా వాటర్ కావాల్సిందే దేనికైనా ప్రతి ఒక్క దానికి వాటర్ కావాల్సిందే అంటే ఏ పని కానివ్వండి ముందైతే వాటర్ కావాల్సిందే